జయప్రకాశ్ గారు మీ గురించి చెప్పండి నా పేరు జయప్రకాష్ నాది తిరుపతి నేను ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాను నేను డిగ్రీ చేస్తూ అట్టే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను నేను చిన్నతనంలో చాలా ఇంట్రెస్ట్ పెట్టి చదివేవాడిని నాకు స్టడీస్ మీద ఎక్కువుగా కాన్సంట్రేట్ పెట్టల్లంటే నా వల్ల కుదరదు కాని ఇంట్లో ఉండేవాళ్ళు నా స్టడీస్ మీద కాన్సంట్రేట్ చెయ్యల్లనేసి నన్ను ట్యూషన్ జాయిన్ చేపిచ్చేవాళ్ళు అక్కటాంచి ట్యూషన్ టాంచి జాయిన్ చేర్పిచ్చినప్పుడే నాకు ఏందిరా వీళ్ళు చిన్నప్పుడే మనల్ని ఇలాగ చేస్తారా అనేసి నాకు వాళ్ళమీద విరక్తి పుట్టేది మళ్ళీ మళ్ళీ స్టడీస్ అనేది ఎలా ఉంటుంది అర్థమయ్యింది ఇప్పు ఇప్పుడు లైఫ్ ఎలా ఉంటుందనేసి నాకు అప్పుడు తెలీదు ఇప్పుడు లైఫ్లో ఎలా నడుచుకోవాలి ఎలా ఉండాలనేసి ఇప్పుడు అర్థమయ్యింది అలాగ నడుచుకోవాలి అనేసి అర్థమయింది కాబట్టి అప్పుడు ఇంట్లో చెప్పిన మాట విన్నాను కాబట్టి ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాను చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు నాకు ఫెవరెట్ టీచర్ అనేసి అనురాధ టీచర్ అనేసి ఒక మేడమ్ ఉంటారు ఆ మేడమ్ చాలా మంచిగా చెప్పిస్తారు లెసన్ అంతా నాకేదన్న అర్థమైపోతే ఆ మేడమ్ క్లారిఫై చేయడమనేది మంచిగా చెప్పిస్తారు తిట్టడం కొట్టడం అలా ఎలా కాకుండా నాతో ప్రేమతో నడుచుకునేవాళ్ళు అలా నా ప్రైమరి స్కూలు కంప్లీట్ చేశాను మళళ్ళీ హైయ్యర్ స్కూల్కి వచ్చాను హైయ్యర్ స్కూల్ రావడంతో నేను స్కూల్లో స్టార్ట్ చేయడం ఫుడ్బాల్ గే ఫుడ్బాల్ గేమ్ అనేది స్టార్ట్ చేశాను ఫుడ్బాల్ గేమ్ ఆడటంతో నాకు స్ట్రెస్ ఫ్రీ అని స్ట్రెస్ ఫ్రీ అనేది చాలా జరిగింది ఫుడ్బాల్ గేమ్ ఆడేటప్పుడంతా చాలా ఫ్రెండ్స్తో జాలీగా ఆడతూ జాలీగా తిరిగేవాన్ని అప్పుడు మా కోచ్ వచ్చి నువ్వు బాగా ఆడుతున్నావవు నువ్వు ఇంకా బాగా స్కిల్స్ నేర్చుకునేసి ఇంకా పై పై స్థానానికి ఆడాలని చెప్పారు అప్పటితో మళ్ళీ ఫుడ్బాల్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి జోనల్స్ ఆడేవాన్ని జోనల్స్ ఆడినాక జోనల్స్ ఆడినాక విన్నర్స్ ఫస్టు మా స్కూలే వచ్చింది మళ్ళీ ఆ స్కూల్ స్టేజ్ అనే కాకుండా ఇంకా డిస్ట్రిక్ట్ లెవల్లో స్టార్ట్ చేశాము మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవల్లో సెలక్ట్ అయ్యి మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవల్లో ఆడినాను మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవల్లో ఆడేటప్పుడు మళ్ళీ స్టేటుకు సెలక్ట్ అయ్యాను స్టేట్ వచ్చి అనంతపురం కర్నూలు ఇలాగంతా చాలా తిరిగాను అలా ఆడటంతో ఫుడ్బాల్ అనేదే కాకుండా చాలా స్పోర్ట్స్ చూశాను మన ఫుడ్బాలే అనేదే కాదు ఇంకా చాలా స్పోర్ట్స్ ఇంకా బాగా ఆడుతున్నారు ఆ స్పోర్ట్సే కాదు మనం ఇంకా స్పోర్ట్స్ నేర్చుకోవాలనేసి మళ్ళీ దాని మీద ఆసక్తి కలిగింది అప్పుటాల్నించి ఫుడ్బాల్ అనే కాదు ఇంకా వాలీబాల్ క్రికెట్ దీని మీదంతా చాలా ఆసక్తి కలిగింది మళ్ళీ అదంతా కూడా ఆడడం స్టార్ట్ చేశాను ఫుడ్బాల్ మేము మళ్ళీ మా స్కూళ్లో ఫుడ్బాల్ పెట్టినప్పుడు ఆడేటప్పుడు స్టేట్ ఆడినాము స్టేట్ నుంచి నేషనల్ సెలక్ట్ అయినాను నేషనల్ సెలక్ట్ అవడం అవడం తో తో చాలా సంతోషం వచ్చింది మళ్ళీ నేషనల్ పోవలసి అనుకునేటప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు ఒక చిన్నపిల్లాడుగా ఉన్నావు నువ్వు పోకూడదు అనేసి ఆప నేషనల్కి పోకుండా నన్ను నిలిపే అప్పుడు చాలా భాదేసింది మళ్ళీ మా కోచ్ వచ్చి సర్లేరా పర్లే ఇంకొకసారి ట్రై చేద్దామనేసి మళ్ళీ ఇంకొకసారి ఆడడం చెప్పారు దాంతో ఆడడంతో పబ్లిక్ ఎగ్జామ్ అనేది దగ్గర పడింది నన్ను నైన్త్ చదివేటప్పుడే నన్ను స్పోర్ట్స్ ఆడడం నిలిపేసినారు ఇంట్లో ఉండేవాళ్ళు నువ్వు ఎక్కువ స్పోర్ట్స్ మీద కాన్సంట్రేట్ పెడుతున్నావు చదువు మీద కాన్సంట్రేట్ పెట్టలేదనేసి చెప్పారు అప్పటిదా సారొళ్ళకి తెలీకుండా మళ్ళీ పోయి స్పోర్ట్స్ ఆడేవాన్ని మళ్ళీ మా సార్ ఒకసారి గ్రౌండ్లో చూసేసి మళ్ళీ తిట్టట్టం చేశారు సర్ ఏంది సార్ మళ్ళీ మనల్ని గేమ్ ఆడనీకుండా చేస్తన్నారనేసి అనుకున్నాను మళ్ళీ మ్యాథ్స్ నాకు శుద్ధంగా రాదు మళ్ళీ మా మ్యాథ్స్ సారే ఎప్పుడూ స్పోర్ట్సే కాదురా చదువు ఉండాలి అని చెప్పేవారు మ్యాథ్స్ ఎలా ఫార్ములాస్ చూజ్ చేసుకోవాలి ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చే చెయ్యాలి అని స్పెషల్ క్లాసెస్ తీసుకొని మరీ నాకు చెప్పిచ్చేవారు ఆ సారూ అప్పటాంచి నాకు మ్యాథ్స్ మీద ఎక్కువ ఆసక్తి కలిగింది అలాగే పబ్లిక్ ఎగ్జామ్ రాశాము మంచి మార్కులతో పాస్ అయ్యి ఇంటర్ జాయిన్ చేశాను ఇంటర్ జాయిన్ అవడంతో స్టార్టింగ్లో బాగుండింది మళ్ళీ పోను పోను మా మ్యాథ్స్ సారు వేరే సార్ రావడంతో నాకు మ్యాథ్స్ మీద టచ్ పోయింది ఆ సారు రావడం ఎదో చెప్పడం పోవడం అన్నట్టు ఉంటా అలా ఉంటాడు అంతలో నాకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది పోయింది మ్యాథ్స్ మీదే కాదు పా అన్ని సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ పోయింది ఆ సార్ లెక్చర్స్ ఏదో రావడం చెప్పడం పోతూ ఉన్నారు అలా చెయడంతో ఎందుకురా కాలేజ్ కొచ్చేది ఇలాగ అనిపిచ్చింది మళ్ళీ కాలేజు రాకుండా ఫ్రెండ్స్తో కలిసి షికార్లు తిరగడం అన్ని స్టార్ట్ చేశాము షికా అలాగా టూర్లు పోయేటాను దాంట్లో నాకు నచ్చిన ప్లేస్లు కొన్నివున్నాయి దీంట్లో మూలకోన అనేసి మా కాలేజ్ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది టెన్ కిలోమీటర్స్ బైక్ రైడింగ్ చేసినామనుకో బైక్ రైడింగ్ చేసి ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చెయ్యాలి ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాల నేచర్ అనేది చాలా అందంగా ఉంటుంది ఫుల్లుగా పచ్చగా ఉంటుంది పోవడంతో అనిమల్స్ అంతా ఎక్కువు వస్తూ ఉంటుంది దాన్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా మేము మా ఫ్రెండ్స్లతో కలిసి

ఇలాగ చేసేవా ఈ కోనే కాకుండా ఇంకొక వాటర్ ఫాల్ అనేది ఇంకొకటుంటుంది అయితే మా కాలేజ్టాంచి ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ పొతే డైరెక్టర్గా రోడ్ రోడ్డే కోన దగ్గిరి వెళ్ళిపోతుంది ఆ కోనలో మళ్ళీ అది వాటర్ ఫాల్స్ ఉంటుంది దాని మీద ఇంకా టూ ఆర్ త్రీ స్టెప్స్ ఉంటుంది దాంట్లో ఒక టూ స్టెప్స్ ఎక్కితే అక్కడ పెద్ద ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది అక్కడ పోవడం ఎంతో చాలా డేంజర్గా ఉంటుంది కానీ ఆ అడ్వెంచర్ అంతా చాలా హైలెట్గా ఉంటుంది అలాగ ఫ్రెండ్స్తో జాలీగా తిరగడం స్టార్ట్ చేసాం మళ్ళీ మాకు నచ్చిన హీరో విజయ్ అతను మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవాళ్ళం కాలేజ్లో సార్లకు తెలీయకుండా క్లాస్ ఎగరకొట్టేసి పోయి సినిమాలు చూడ్డం అలా చేసేవాళ్ళం చాలా ఎంజాయ్గా గడిపినాం మళ్ళీ ఇంటర్ అవడంతో ఇంటర్లో రెండు బ్యాక్ లాగ్ పడింది అది మ్యాథ్స్ఏ పడింది ఎందుకు మ్యాథ్స నాకు బ్యాక్ లాగ్ పడిందంటే మా సారూ నీట్గా చెప్పలేదనేసి మళ్ళీ బ్యాక్ లాగ్ పడింది మళ్ళీ ఇంటర్ క్లియర్ చేసుకొని మళ్ళీ ఐటి చేసుకున్నాను ఐటి చేయడంతో ఐటీలో వచ్చి కోపానట్రి అని తీసుకున్నాను ఆ కోపా ట్రేడ్ వచ్చి సిస్టం ఎలా వాడుకోవాలి సిస్టం ఆన్ ఆఫ్ చే ఎట్టా బేసిక్స్ అంతా చెప్పిచ్చేవాళ్ళు బేసిక్సే కాకుండా దాంట్లో ఉండే సాఫ్ట్వేర్స్ వెబ్ డిజైనింగ్ అంతా చెప్పిచ్చేవాళ్ళు అదంతా ఎలా క్రియేట్ చెయ్యాలి ఎలా యూజ్ చేసుకోవాలి ఇతరులకి ఎలా చెప్పాలని చెప్పిచ్చేవాళ్ళు అది నాకు మా సారొచ్చి బాగా ఆ సారొచ్చి ఎప్పుడూ మాతో ఫ్రెండ్లీగానే ఉంటారు మేము కాలేజ్కి టెన్కి రావాల్నంటే మేము లెవన్కొస్తాం కాలేజ్కి అప్పటికీ ఏం చెప్పకుండా క్లాస్ లోనికి రానిస్తారు అయితే మా ఇద్దరి ఫ్రెండ్స్ని అయితే రానియ్యడు అట్టే బయటికి పంపిచ్చేస్తారు మాములు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు మా సారూ మళ్ళీ లంచ్కి పోవాలంటే అందరిని వన్కి వదిలితే మేం మాత్రం ట్వల్కే వెళ్ళిపోతాం ట్వెల్వ్ కెళ్ళినాక టూకి రావాల్నంటే మేం త్రీకి వస్తాం త్రీకి వచ్చినాక ఫోర్ కంతా ఇంటికెళ్ళిపోతాం అలా మా సారూ అదంతా ఏం పట్టిచ్చుకోకుండా మాతో ఫ్రెండ్లీగా ఉండి చాలా ఆనందంగా గడిపినాం ఐటి కాలేజ్ అంతా ఏ కార్యం జరిగినా ఫంక్షన్ జరిగినా ముందుండి మేమే జరిపిచ్చేవాళ్ళం చాలా ఎలాగ జరిగిందంటే ఆనందంగా జరిగింది ఐటి కాలేజ్ నుంచి ఇంకా

అక్కడుండే నేచర్ చాలా అందంగా ఉంటుంది సీయింగ్ స్పాట్ చాలా సూపర్గా ఉంటుంది ఎక్కడా చూడలేను వ్యూస్ అంతా అక్కడ మంచిగా చూడొచ్చు ఆ మంచంతా కప్పుకొని చాలా అందంగా ఉంటుంది చూడడానికి అక్కటాంచి మళ్ళీ రిటర్న్ రావడం రిటర్న్ వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నామని చాలా బాధేసింది మళ్ళీ ఇంటికొచ్చినాక మా ఫ్రెండ్స్తో కాల్ మాట్లాడి సర్లే ఇంకొకసారి ఇంకొక ట్రిప్పు ఇంకొక ట్రిప్ ప్లాన్ చేసినాం అక్కటాంచి చెన్నై ప్లాన్ చేశాం చెన్నై టాంచి చెన్నై వెళ్ళీ మళ్ళీ పాండిచ్చేరి వెళదామని ప్లాన్ చేశాం అక్కటాంచి పాండిచ్చేరి పోయినాక పాండిచ్చేరిలో బీచ్ అంతా బాగా ఎంజాయ్ చేసుకొని చాలా చాలా ఊర్లు తిరిగినాం చెన్నైలో స్పాట్స్ అంతా